శుభోదయం ప్రిన్సిపాల్ గారు నేను లోపలకి రావచ్చా నా పేరు ప్రశాంత్ మేడం గారు నేను ఏడవ తరగతి చదువుతున్నాను మేడం గారు నేను నా ఐడి కార్డును పోగొట్టుకున్నాను ఎక్కడ పడిపోయిందో గుర్తులేదు మేడం గారు అవును మేడం గారు కొత్త ఐడి కార్డు కోసం నేను ఏం చెయ్యాలి సరే మేడం గారు రేపు కార్యాలయమునకు రెండు ఫోటోలు డబ్బులు తీసుకుని ఆ పత్రం పూర్తి చేసి అక్కడ ఉన్నవారికి ఇస్తాను వద్దు మేడం గారు మా అమ్మకి తెలిస్తే నన్ను కొడుతుంది దయచేసి నన్ను క్షమించండి ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను ఐడి కార్డు జాగ్రత్తగా ఉంచుకుంటాను సరే మేడం గారు నేను ఇంకా వెళ్తాను మేడం గారు ఇప్పుడు హిందీ క్లాసు జరుగుతుంది మేడం గారు సరే మేడం గారు